హలో నేను ఓలాలో క్యాబ్ బుక్ చేసుకున్నాను కొన్ని కారణాల వల్ల నేను ఆ క్యాబ్ ఎక్కడం లేదు కానీ నేను దానికి నేను ఆల్రెడీ మనీ పే చేసేసాను కావున నేను ఆ మనీని నాకు మళ్ళీ నా అకౌంట్కి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి